హలో రాజు సార్ అది రాజు అయితే మాకు కొన్ని సరుకులు కావాలి సార్ కందిపప్పు ఓ కేజి మినపప్పు ఓ కేజి చింతపండు ఓ కేజి చెక్కర ఓ కేజి ధనియాల్ కాల్ కేజి ఇంకా వచ్చేసి బియ్యము ఒక బస్తా ఆయిల్ వచ్చేసి ఒక ఐదు ప్యాకెట్స్ తర్వాత సింతాల్ సోప్స్ తర్వాత బట్టలు లిక్విడ్ తర్వాత బట్టలు సోప్స్ దానికి తగిన కండిషనర్ కంఫర్ట్ లాంటివి ఇంకా పసుపు ఆవాలు జీలకర్ర తర్వాత తెల్లగడ్డలు అంతవరకే సార్ బిల్లు ఎంత అయింది సార్ ఎనిమిది వేలా సరే సార్ నేను మీకు గూగుల్ పే చేస్తాను గూగుల్ పే ఓకే సార్ అలాగే సార్ మీకు గూగుల్ పేనే చేస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యు ఓకే